తోటపని మొదలు పెట్టటం అభిరుచిగా తెలుసుకోవాలని మీకు ఎందుకు అనిపించింది తోటపని మొదలు పెట్టమంటే నేనొక చూసాను ఒక ఆఫీస్ ఫేసు కొనేదానికి నేను దాంట్లో చేయడం మా వాళ్ళ వాటిల్లో ఒకసారి నేను జాయిన్ అయ్యి వాళ్ళు చేసే విధానాన్ని అన్నీ అవన్నీ పరిశీలించిన తరవాత అక్కడ ఉన్న వాతావరణం నాకు ఆహ్లాదకరంగా అనిపించింది అందుకోసమే నేను అక్కడ ఒకసారి వెళ్ళి అలాంటివి నేను ఇంకా తెలుసుకోవాలని నాకు అనిపించింది దాన్నికోసమే నేను మా ఇంట్లోని నాకు కావాల్సిన మొక్కల విత్తనాలు మొక్కలు అవన్నీ తెచ్చుకుని ఇక్కడే వాటికి కావాల్సినవి ఎలా చూసుకోవాలి ఎం చేయాలి ప్రతీదాన్నీ గురించి నేను పరిశీలించి తెలుసుకున్నాను ప్రతీ విషయం గురించి ఏ మొక్కకి ఏది వాడాలి ఏ మొక్క వల్ల ఉపయోగం ఏంటి అక్కడ ఉన్న జీవితం చాలా ప్రశాంతమైన వాతావరణం కలిగి ఉంటుంది అక్కడ ఉన్న వాతావరణం మనకి మనసంతా ప్రశాంతంగా ఉంటుంది దాన్నీవల్ల అక్కడ ఉన్న అనుభూతిని ఆస్వాదించి నేను కూడా పెంచాలి లేదా నేను కూడా దానివల్ల అభిరుచి తెలుసుకుని నాకు ఇలా వచ్చింది ప్రేరణ అనేది వాళ్ళని చూసిన విధానం నెక్స్ట్ వాళ్ళు మొక్కలతో ఎంత ఆప్యాయతను అదొకరకమైన ఆనందం అభిరుచి వల్ల అనిభూతి వాళ్ళు ఒక్కొక్కరి గురించి ఎందుకు ఈ పని చేస్తున్నారు అని అడిగినప్పుడు వాళ్ళు యొక్క అనుభవాలు మనతో షేర్ మనతో పంచుకుంటునప్పుడు చాలా వాళ్ళ మనసులోంచి వచ్చిన మాటలు చాలా ఆనందంగా అనిపించాయి నాకు కాబట్టి నేను కూడా దాన్ని గురించి తెలుసుకుని అందుకోసం దాన్ని మొదలు పెట్టాలని అనుకుంటూ ఉన్నా సో అందుకనే తోటపని మొదలు పెట్టడం కూడా ఒక అభిరుచిగా మారడం వల్ల వాళ్ళ ప్రేరణ వచ్చి ఎదుటివారికే ఒక ప్రేరణగా నిలవాలి అని అందరూ అనుకుంటున్నారు నేను కూడ దాన్ని యొక్క మొత్తం వాతావరణ పరిశీలించి దానివల్ల ఇలా చేయాలని అనిపించింది అందుకోసమే నేను కూడా ఇకనుంచి తోటపని మొదలు పెట్టడం లేక అలాంటివి పాల్గొనడం లాంటివి ఒక భాగంగా తీసుకుంటున్నా అందుకు ధన్యవాదాలు